ఓకే ఓకేనండి ఓకే ఓకే మీరు ఇప్పుడు ఆ లొకేషన్లోనే అయితే ఉన్నారు మీర ఏం కంగారు పడకండి ఇప్పుడు నేను ఇప్పుడు మీ ఆ అడ్రస్ నేను చెక్ చేసి చెప్తాను మీకు మళ్ళీ అది మళ్ళీ ఏమన్నా రీఅడ్రస్ పంపించాలా లేదంటే వేరు అడ్రస్ చేయాల ఏంటనేది నేను చెప్తాను దాన్ని పెట్టి మనం చేద్దాం మీరే ఇప్పుడు ఏం ఇబ్బంది పడకండి ఇప్పుడు ఏంటండి వాతావరణం ఎలా ఉందండి అక్కడ పరిస్థితి అంటే అడ్రస్సులు ఇప్పుడు అడ్రస్ కూడా తిన్నగా లేదంటారు అవైలబుల్గా ఎవరు లేరా ఓకే నండి అది నేను వన్స్ ఆ ఐడని నేను చెక్ చేసి నేను మీకు చెప్పడం జరుగుతుంది నేను చెప్తాను వెరిఫై చేసి మీకు చెప్తాను ఇప్పుడు మీరు మనం ఏంటనేది మనం ప్రొసీడ్ అవుదాం మీరేమి కంగారు పడకండి మనం పంపిస్తాం